మేము ఆడుకునే ముఖ్యమైన ఇండోర్ గేమ్స్లో చెస్ లూడో స్నేక్స్ అండ్ ల్యాడర్సు క్యారమ్స్ మార్బుల్స్ వంటివి కూడా ఉన్నాయి వాటిలో మేమందరం చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తూ ఆడే గేమ్ చెస్ అలాగే స్నేక్స్ అండ్ ల్యాడర్స్ కూడా చాలా బాగా ఆడతాం చెస్ గేమ్ ఆడుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎదుటివారిని ఎలా ఓడించాలి ఏంటి అని చెప్పి మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన బ్రెయిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అందువలన చెస్ ఆడడాన్ని మేము చాలా ఎంజాయ్ చేస్తాము మేము మా ఫ్రెండ్స్ ఆదివారం హాలిడే కాబట్టి అందరూ ఇంట్లో ఉండి చెస్ అలాగే స్నేక్స్ అండ్ ల్యాడర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎంతసేపు ఆడిన అంత సమయం తెలీదు అలాంటి ఆటలు ఇండోర్ గేమ్స్ను మా ఇంట్లో కూడా చాలా ప్రోత్సహిస్తారు అలాగే బ్రెయిన్ షార్ప్గా పని చేయాలంటే లూడో కూడా ఆడుతూ ఉంటాం అనమాట అలాగే మా ఫ్రెండ్స్ నలుగురం కూర్చుని క్యారమ్స్ కూడా చాలా బాగా ఆడుతాం క్యారమ్స్లోనే రకరకాల గేమ్స్ ఉంటాయి బిజినెస్ గేమ్ వంటివి అలాగే సరదాగా ఆడుకునే కాయిన్స్ క్యారం కాయిన్స్ అన్నిటిని కూడా పెట్టి మేము ఆ కాయిన్స్ని ఎక్కువగా కొట్టడానికి చాలా ఉత్సాహంగా ఆడుతూ ఉంటాం అనమాట అలాగే చాలా ఎప్పుడు చెస్ కూడా చాలా ఇంట్రెస్టింగా ఆడతాం అలాగే స్నేక్స్ అండ్ ల్యాడర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాము ఇవి స్థానికంగా మేము ఆడుకునే ఆటలు